ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సెప్టెంబర్ నాలుగు ఉపాధ్యాయుల దినోత్సవం నవంబర్ పద్నాలుగు చిన్న పిల్లల దినోత్సవం ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్గారి జ జయంతి అక్టోబర్ రెండు గాంధీ జయంతి